తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సాంకేతిక సవాళ్ళు మరియు సమస్యలు ఏమి ఏమిటి అంటే సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే రూరల్ అండ్ రూరల్ మరియు అర్బన్ డిజిటల్ డివైడ్ అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య సాంకేతిక అంతరం ఇంకా ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ఇంకా కావాల్సిన నిపుణల కొరత అంటే పరిశ్రమల అవసరాలకు తగ్గిన నైపుణ్యాలు గల మానవ వనరుల కొరత ఇంకా పాఠశాల కాలేజీలో ప్రాక్టికల్ స్కిల్స్ అభివృద్ధి లోపం ఇంకా రెగ్యులేటర్ నియంత్రణలు మరియు పాలన స్టార్ట్అప్ ప అంటే స్టార్ట్అప్ పాలసీ అండ్ ఐటీ పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు పరిమితులు ఇంకా అలాంటివి ఇంకా డేటా ప్రైవసీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సరైన నియంత్రణల అవసరం నిధుల కొరత నిధుల కొరత ఇంకా పెట్టుబ పెట్టుబడులు ఇంకా పోటీ మరియు ఇన్నోవేషన్ల అంతరం అంటే ప్రైవేట్ రంగం అండ్ ఇంకా ప్రభుత్వ రంగం మధ్య సమన్వయ లోపం మనం ఎలాంటి సూచనలు తీసుకోవాలంటే డిజిటల్ మౌలిక వనల అభివృద్ధి నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోగ్రామ్స్ చెయ్యాలి ఇంకా సాంకేతిక పరిశోధన మరియు ఆర్అండ్డి ప్రోగ్రామ్స్ ప్రోత్సహించాలి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు